ఒక పుస్తకానికి పూర్తి చేయడానికి పట్టే సమయం పుస్తకం యొక్క పొడవు అభిరుచి మరియు చదవడానికి కలిగిన సమయం వంటి అనేక అంశాల పైన ఆధారపడి ఉంటుంది నేను మూడు వందలు నుండి నాలుగు వందల పదాలు వేగంతో చదవగలను మూడు వందలు పేజీల పుస్తకాన్ని పూర్తి చేయడానికి నాకు పది గంటల సమయం పడుతుంది అయితే నేను పెద్ద ఫాంట్ ఉపయోగిస్తే లేదా మరింత నెమ్మదిగా చదివితే ఇది ఎక్కువ సమయం పట్టవచ్చు నేను నెలవారి లేదా వారం వారి చదవడానికి లక్ష్యాలను కలిగి ఉంటాను ఇది చదవడం కొనసాగించడానికి మరియు కొత్త పుస్తకాలు ప్రయత్నించడానికి నన్ను ప్రేరేపిస్తుంది చదవడం కొనసాగించడానికి సమస్యను ఎదుర్కొంటూనే నేను నెలవారి లేదా వారం వారి లక్ష్యాలను సెట్ చేయడం ప్రయత్నిస్తాను ఒక నెలలో ఒక పుస్తకం చదవాలని లక్ష్యం పెట్టుకుంటాను లేదా ఒక వారంలో రెండు వందలు పదాలు వేగంతో చదవాలని లక్ష్యం పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల నేను పుస్తకాన్ని వేగంగా చదవడానికి సహాయపడుతుంది